ఏమండి అదే అండి ఇక్కడ కోడి కూర ఫిష్ ఫ్రై ఫిష్ పులుసు అనేది చాలా ఫేమస్ అని విన్నాను మీరు రెస్టారెంట్లో మీరు ఎలా చేస్తారో కనుక్కుందామని

అవునండి అవును అవునండి ఇది కోడికూర ఒకటి నాకు ఇప్పుడు ఒకటి టెస్ట్ చేయడానికి ఇవ్వండి ఒకటి ఇంకొకటి ఏమో చాలా స్పైసీగా ఉంటుంది అని చెప్పారు కదా మనకు చేపల పులుసు అది నెల్లూరు చేపల పులుసు అంటున్నారు నిజంగా అలాగ ఉంటుందా

ఓకే చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అన్నారు కదా ఒకసారి మీరు తీసుకు వస్తే అది నేను తిని చెప్తాను ఓకే ఓకే అండి ఇది చాలా బాగుందండి చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇందులో మీరు పెప్పర్తో కూడిన మసాలాలు వేస్తారండి చేపల పులుసులో అందుకే అంత టేస్ట్ అందుకే అంత టేస్ట్గా ఉంది కోడి కూర కూడా చాలా బాగుందండి ఇది మీరు ఇంకా ఇలాగే ఎక్కడైనా ఉందా అండి మీ బ్రాంచ్ ఓకే ఓకే అండి చాలా బాగుందండి థ్యాంక్ యూ అండి